వంట చేయడం అనే నా అభిరుచిని నేను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకుంటానండి దానికి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే నేను నేను చెప్పానండి అ నేను వంట చేయడం అనే దాన్ని వృత్తిగా తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటే దానికి వాళ్ళు సహకరించారు అనుమతించారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక వంట అనేది బాగా వృత్తిగా మారిపోయింది మనం ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ బాగా విపరీతంగా ఉంటున్నాయి ఎందుకు దానిని వృత్తిగా తీసుకోకూడదు అని చెప్పి నాకు అనిపించింది అనిపించిన తర్వాత నేను అది ఇంట్లో వాళ్ళతో నిర్ణయించుకొని అమ్మానాన్నతో చెప్తే కనుక వాళ్ళు దానికి అనుమతించారు అంగీకరించారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళసాగానండి